నక్షత్రాలు మరియు పాలపుంతల మధ్య దూరాన్ని కొలవడానికి శాస్త్రవేత్తలు వివిధ పద్ధతులను కనుగొన్నారు అవి ఏమమటంటే భూమి యొక్క కక్షకు ఎదురుగా ఉన్న రెండు పాయింట్లు నుండి ఆరు నెలల తేడాతో నక్షత్రం యొక్క స్థానాన్ని కొలవచ్చు అలాగే మరింత సుదూర నక్షత్రాలకు సంబంధించి నక్షత్రం యొక్క కోణీయ స్థానభ్రంశాన్ని లెక్కించాలి నక్షత్రానికి నక్షత్రానికి దూరాన్ని లెక్కించడానికి భూమి యొక్క కక్షన్ కక్ష యొక్క వ్యాసార్ధాన్ని బేస్లైన్గా ఉపయోగించాలి ఈ విధంగా నక్షత్రాలకు పాలపుంతలకు మధ్య ఉన్న దూరాన్ని కొలవచ్చు